నమస్కారమండి ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళా

కర్నూల్ నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న పల్లెకు వెళ్ళాలనుకుంటున్నాను అక్కడి నుండి వెళ్ళటానికి ఏ రకమైన రవాణా సవారీలు అందుబాటులో ఉంటాయా ఉంటాయి మీ ఏజెన్సీ ద్వారా కారు లేదా ట్యాక్సీ లేదా ఆటో అందుబాటులో ఉన్నాయా ఉంటే ఒకవేళ ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం పన్నెండు గంటలకు మీరు నాకు సదుపాయాన్ని అందించగలరా ధన్యవాదాలు